మా ప్రాంతంలో ట్రావెల్ కంపెనీలు ట్రావెల్ ఏజెంట్లు అంటు ఏం ప్రత్యేకంగా లేవు బట్ ట్రావెలింగ్ అదే తిరడానికి సంబంధించిన కొన్ని ప్రదేశాలు మాత్రం ఉన్నాయి అది కాళేశ్వరంలో ప్రకృతి వనం అన్నారం బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ చెన్నూరు శివాలయం ఇవి ఇవి మా దరిదాపుల్లో ఉన్న ట్రావెలింగ్ ప్లేసెస్ అంతే కానీ ట్రావెలింగ్ కంపెనీలు ట్రావెల్ ఏజెంట్లు అంటు మా దరిదాపుల్లో ఎవరు లేరు ఆ కంపెనీలు లేరు మాకు తెలిసిన వారు కూడా ఎవరు లేరు